లాక్డౌన్ సమయంలో మాకు మా ఇంట్లో ఎక్కువ శాతం కోడిగుడ్లు చికెను ఆకుకూరలు పళ్ళు నిమ్మ నిమ్మరసం రోజు తేనే వేసుకుని రోజు నిమ్మరసం తాగే వాళ్ళమే నాకు మధ్యలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు తిండి తింటే తప్పితే బాగా ఇమ్యూనిటీ పవర్ రాదని చెప్పి భయపెట్టి బాగా భయపెట్టారు భయపెట్టేసరికి ఇంకా ఎక్కువ శాతం ఎక్కువ మిల్క్లు త్రాగలేదు కానీ మిల్క్ మాత్రం ఎక్కువ తాగొద్దు అన్నారు దానికి తగ్గట్టు రాగిజావ రాగి మాల్ట్ రాగి మాల్ట్ చికెను చికెను కూర చేపలు గుడ్లు ఆకుకూరలు పళ్ళు ప ఎక్కువ ఎక్కువ శాతం పళ్ళు ఇలా నిమ్మ నిమ్మ నిమ్మ నిమ్మకాయ నీళ్ళు అరటి వియ్యుళ్ల వాటిలో పేరు డ్రై ఫ్రూట్సు అలాంటివన్నీ వేరుశనగపప్పుతోటి వేరుశనగ ముద్దలు ఈ మినప్పప్పుతోటి సున్నుండల లాగా చేసుకొని గారెలు గారెలు అయిపోయిన తరువాత వియ్యుళ్ల వాటి పేరు ఈ డ్రై డ్రై ఫ్రూట్సుని డ్రై ఫ్రూట్సుని లడ్లు లాగా అలా చేసుకొని జీడిపప్పు బాదంపప్పు ఈ మిప్ప పప్పా విప్ప పప్పు ఇంకా అదుళ్ళ ఇంకా ఏంటంటే చాలా ఆ డ్రై ఫ్రూట్స్లో తేనె వేసుకొని ఒక ముద్ద ఒక లడ్డు ముద్దల్లాగా తయారు చేసుకుని వాటిని బాగా దానికి ఖర్జూరం పండు ఖర్జూరం పండును కూడా దాంట్లో బాగా మిక్సీకి వేసి అది వేసుకొని చేసుకొని మీద మినప్పప్పుని అయితే నాన వేసుకొని ఒక రోజు వడలాగా ఒక రోజు పిండి చేసుకొని ఒక రోజు సున్నుండ లాగా ఒక రోజు అట్లా చేసుకొని నెయ్యి నెయ్యి నెయ్యి బాగా నెయ్యి దాంట్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్గా ఉన్నప్పుడు వాటిలని కానీ బాగా లడ్డు చేసుకొని లడ్లు లాగా లడ్లు లాగా చేసుకొని వీటిలని శనగపప్పు చ శనగపప్పు కూడా పిండి చేసుకొని ఈ జొన్న పిండి రాగి పిండి వాటితో కూడా లడ్డూలు చేసుకొని ఆ ఆ ఇదిలో ఆ కరోనా టైం లాక్డౌన్ టైంలో ఆ కరోనా నాకు వచ్చింది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే ఇవన్నీ తినాలి అన్నారు కాబట్టి అవి బాగా ఇది చేసారు మా మా పిల్లలు అవే తీసుకొచ్చి ఎక్కువ శాతం పెట్టారు ఎక్కువ శాతం పెట్టి ఇంట్లో కూడా చికెను గుడ్లు ఎక్కువ రోజు ఒకటికి నాలుగు సార్లు గుడ్లు బాగా పూట పూట పూట పూటకి రెండు గుడ్లు లెక్కన అట్లా చికెన్ కూడా ఎక్కువ బాగా నాకు ఒక్కదానికే రోజు ఒక అర కేజీ ముక్కలు కేజీ దాకా తెచ్చిపెట్టేవాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళు కూడా అట్లనే ఇట్లా తినకపోతే ఇక ఇమ్యూనిటీ పవర్ రాదు మాకు వచ్చిన కానీ మేము తట్టుకోలేము అనని చెప్పివాళ్ళు కూడా ఆ విధంగా ఇది చేసుకున్నారు ఇజ్ అయితే అట్లనే తెచ్చుకొని తిన్నారు ప్రతీరోజు ఇవి టీలో అయితే యాలక్కాయ కాకుండా అల్లం ఉల్లే అల్లం కూడా అల్లాన్ని కూడా బాగా పేస్ట్ అలా చేసి టీలో ప్రతీ రోజు ప్రతీ నిత్యం ఒక టీ పెట్టుకున్నప్పుడల్లా దాంట్లో వేసి త్రాగేవాళ్ళు లవంగం మొగ్గలు కూడా లవంగం మొగ్గలని కూడా టీలో వేసుకొని బాగా వాటిలని ఇది చేసుకొని బాగా మరగనిచ్చి ఇచ్చేవాళ్ళు అవి ఇస్తే అప్పుడు దానికి గాను మేము దాంతోటి ఆ ఇమ్యూనిటీ పవర్ ఇది తోటి ఆ కరోనా టైంలో అందరం ఆ కరోనాను తట్టుకొని ఇది చేసుకుని నాకు వచ్చింది కాబట్టి నేను కూడా ఆ ఇది ఆ తిండి పెట్టారు కాబట్టే దాన్ని తట్టుకొని అది లంగ్స్లోకి పోకుండా ఇది చేసుకుని ఆ లాక్డౌన్ టైమ్ అంతా అతి జాగ్రత్తగా పిల్లలు పెద్దలు అందరూ మా ఇంట్లో ఇది చేసుకుని బాగా ఇది అయ్యారు బాగా ఇదైనా తరువాత అవి బయటికి అట్ల తింటూ బయట తిరిగిన మాకేమి ఆరోగ్యానికి ఇది కాలే లాక్డౌన్ టైంలో అంటే పనులు చేసుకునేవాళ్ళము కాబట్టి ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి దానికి తగ్గ తిండి తింటూ మా కష్టం ఏదో మేము చేసుకుంటూ ఇమ్యూనిటీ పవర్తోటి బాగా ఇది అయ్యి బయట తిరిగాము కాబట్టి ఇది అయ్యాము ఆ టైంలో తిండి విషయంకి వస్తే మాత్రం అదే వేరుశనగ వేరుశనగ ముద్దలు అయితే బాగా తిని బాగా ఎక్కువ శాతం అది కూడా రోజు ఓ రోజు ఇంటిల్లిపాది రోజు రెండు మూడు ప్యాకెట్లు తినేవాళ్ళము ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అంటే ఈ టైం ఆ టైం అని లేకుండా అట్లా తినబట్టే ఆ లాక్డౌన్ సమయంలో అట్లా ఇది చేసుకొని ఒక్కోసారి మేమే ఇంట్లో వేరుశనగ ముద్దలు అట్లాంటివి అన్నీ బాగా తయారు చేసుకొని సున్ని ఉండలు నెయ్యి కూడా పాలు తీసుకొని పాలు తీసుకుంటాము కాబట్టి దాంట్లో అంతో ఇంతో నెయ్యి వస్తుంది కాబట్టి ఆ నెయ్యిని ఆ సున్నుండల్లో వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ పొడిగా వేయించి వేయించి బాగా వాటిల్లో నెయ్యి వేసి ముద్ద కట్టి అట్లా బెల్లం బెల్లం మళ్ళీ చక్కెర అయితే నిమ్ము వస్తుందని బెల్లం అయితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని బెల్లం బెల్లం వేసుకొనే తినేవాళ్ళము ఎక్కువ శాతం అట్లా చేసుకొని ఆ లాక్డౌన్ టైమ్ అంతా మేము కొంచెం బాగా ఇది అయ్యాము ఇప్పుడు మాకు బాగానే ఉంది